మీ ప్రాంతంలో ప్రారంభించగలిగే కొత్త వ్యాపారాలు ఏవి ఎందుకు మీ మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అది ఏదవుతుంది ఎందుకు మా ప్రారం ప్రాంతంలో ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారాలు ఒకటి డీ మార్ట్ రెండు షాపింగ్ కాంప్లెక్స్ మూడు వ్యవసాయ కేంద్రం నాలుగు దుస్తుల తయారీ డీ మార్ట్ డీ మార్ట్ ఎందుకంటే ఇక్కడ చాలా రకాల వస్తువులు పెట్టి అమ్మడానికి అందరికి అనుగుణంగా వాళ్ళకు వాళ్ళు అనుకున్న ధరలోనే ఇవ్వాలని అనుకుంటున్నాము అం అందులో పప్పులు పప్పులు ఉప్పులు నూనెలు మన వంట సామానుకి ఉపయోగపడే మసాలాలు అన్ని రకాలుగా వస్తు అన్ని రకమైన వస్తువులను అక్కడ పెట్టి అమ్మాలనుకుంటున్నాము అందరికీ తక్కువ ధరలో వచ్చేటట్టు ఉన్నవారికి లేనివారికి అందరికీ ఒకే రకమైన స్ ఒకే రకమైన ధరలో ఇవ్వాలని అనుకుంటున్నాము అది ఉండడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి ఏ ఎందుకంటే అన్ని అన్నీతో పోలిస్తే అది చాలా బాగా సాగుతుంది ఆ వ్యాపారం చేయడం వలన చాలా ఉపయోగం కూడా ఉంటుంది అందరికీ అవస నిత్యావసర వస్తువులు కాబట్టి చాలా బాగా కొనసాగుతుంది ఇంకా బట్టల షాపు షాపింగ్ కాప్లెక్స్ అన్ని రకాల అన్ని రకాల దుస్తులు అక్కడ పెట్టి అమ్మాలని అనుకుంటున్నాము కంచి ధర్మవరం పట్టు సిల్క్ సింథటిక్ ఇంకా కాటను ఇన్ ఇన్ని ఇన్ని అన్ని రకాల దుస్తులను పెద్ద నుండి చిన్నవరకి అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాము అందరికీ అనుగుణంగా ఉండే ధరలు ప్రతి ఒక్కళ్ళకీ నచ్చే విధంగా ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాము ఇంకా వ్యవసాయ కేంద్రం ఇదెందుకంటే అందరికీ మంచి రకమైన ఆహారాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాము ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుని ఆర్గానిక్ పంటలు పండించి అందులో అమ్మ కేంద్రం ఏర్పాటు చేసి అందరికీ అక్కడ ఇవ్వాలని అనుకుంటున్నాము అతి తక్కువ ధరలో మరియు మంచి ఆ మంచి బలమైన ఆహారాన్ని ఇంకా ఆర్గానిక్ అన్ని పంటలను ఏ మందు లేకుండా పండించి ఇవ్వాలని అనుకుంటున్నాము ప్రతీ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు సాధ్యమైనంత వరకు సేంద్రీయంగా చేసి పండివ్వాలని అనుకుంటున్నాము ఇంకా ఇంకా బట్టల తయారీ ఇక్కడ అనేక రకాల బట్టలు తయారీ చేయాలని అనుకుంటున్నాము ఎక్కువ కాటన్ చీరలు కాటన్ చీరలు అందరికీ చాలా బాగా ఇష్టపడతారు కాటన్ అనేది అందువలన ఇది ఇవి తయారు చేయాలనుకుంటాం కాటన్ వస్తువులు అంటే చీరలు పంచెలు తువ్వాల్లు రుమాళ్ళు ఇలా చాలా రకాలుగా తయారు చేసి అమ్మాలి అనుకుంటున్నాం ఇవి చేయడం వలన అందరికీ తక్కువ ధరలో దొరకాలని ఇంకా అందరికీ సాధ్ అందరికీ ఉపయోగపడే వస్తువులు కాబట్టి చాలా వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది నేను చే నేను ప్రారంభించాలనుకున్న వ్యాపారం బ్యూటీ పార్లర్ ఇక్కడ బ్యూటీ పార్లర్ లేవు ఏ బ్యూటీ పార్లర్ పెడితే చాలా బాగా నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బ్యూటీషన్ బ్యూటీ అంటే అందంగా కనపడాలని అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా కనపడాలని అనుకుంటున్నారు చాలా రకాల ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అందంగా కనిపించాలని అనుకుంటున్నారు కాబట్టి బ్యూటీ పార్లర్ పెట్టడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మేము బ్యుటీషన్ చేయ చేయాలంటే చే నేర్చుకోవా నేర్చుకొని వచ్చి పెట్టాలి అందుకోసమని నేర్చుకొని పెట్టాలని అనుకున్నాము వాళ్ళు మా ఊరి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి వెళ్ళి కష్టపడి అక్ నేర్చుకోని అక్ అక్కడ తయా కాబట్టి నేర్చుకుంటున్నారు కాబట్టి అందుకే ఒక బ్యూటీ పార్లర్ పెట్టడం వల్ల అందరికీ అనుగుణంగా ఉంటుంది ఎవ్వరైనా అందంగా కనపడాలని చూస్తారు కాబట్టి మా దగ్గర ఇది చాలా బాగా నడుస్తుంది అందుకే పెట్టాలని అనుకుంటున్నాను